హలో గుడ్ మార్నింగ్ సార్ ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ ఏమన్నా ఉన్నాయా సార్ లేడీస్కి బిజినెస్ స్టార్ట్ చేసుకోడానికి ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఇంటరెస్ట్ ఎంత పడిద్ది సార్ ఓకే సార్ ఇంటరెస్ట్ ఎంత పడుతుంది సార్ ఓకే సార్ ఎన్ని డేస్ పట్టిద్ది సార్ మనకి లోన్ రావటానికి ఓకే సార్ ఓకే సార్ సారిప్పుడు ఓకే సార్ డాక్యూమెంట్సు ఏమన్నా కావాలా ఏమేం కావాలి సార్ వచ్చేటప్పుడు ఓకే సార్ సార్ ఇప్పుడు అంటే మళ్ళీ మీరు వస్తారా సార్ మధ్యలో వెరిఫికేషన్కి ఓకే సార్ రేపు మార్నింగ్ వస్తాం సార్ మేము ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్